గుడ్ మార్నింగ్ మ్యామ్ తేజు కార్ తేజు కన్సల్టెన్సీనా మేడం మేడం నేను ఉండేది తిరుపతిలో నా క్వాలిఫికేషన్ డిగ్రీ చేశాను బిఏ నాకు కంప్యూటర్ హార్డ్వేర్ గురించి తెలుసు సాఫ్ట్వేర్ ఏదో కొంచెం కొంచెం చేస్తాను

అవును మేడం అవును అవును నేను నాదే మేడం

అవును మేడం సో శ్రీ బాలాజీ మేడం నేను ఉండేది కూడా బాలాజీ డిస్ట్రిక్ట్లోనే నాకు లోకల్తో అయితే బాగుంటుందని మిమ్మల్ని కన్సల్ట్ అయ్యాను మేడం నాకు ఫోర్ కంప్యూటర్ ఆపరేటర్గా ఫోర్ మంత్స్ సిక్స్ మంత్స్ వరకు ఎక్స్పీరియన్స్ ఉంది మేడం వీటిలో చిన్ని చిన్ని డిజైనింగ్స్ కూడా చేస్తాను పిజిడిసిఎ కోర్సు కూడా చేశాను మేడం హార్డ్వేర్ అయితే మొత్తం చేస్తాను నాకు ఒక ట్వెంటీ కె వచ్చినా కూడా చాలు అనుకుంటున్నాను మేడం ప్రస్తుతానికి మేడం

ఫైవ్ డేస్ ఉన్నా కూడా మిగతా రోజుల్లో ఖాళీయే కదా మేడం నాకు అమౌంట్ అవసరం కాబట్టి నాకు సిక్స్ డేస్ కావాలి మేడం మీకు వారం ఫుల్ డే వచ్చినా కూడా పర్వాలేదు మేడం నాకు లీవ్లు ఉన్నా లేకపోయినా మనీ అంత అవసరం మేడం ప్రస్తుతానికి అందుకే మీ దగ్గర మీ వేరే వాళ్ళు మిమ్మల్ని సజెస్ట్ చేశారు తేజు కన్సల్టెంట్స్ అయితే కొంచెం బాగుంటుంది అనేసి అని

థ్యాంక్స్ మేడం

ఓ ఓకే మేడం శాలరీ ఎంత ఇస్తారు మేడం ఏ వర్క్ జాబ్ రోల్ ఏంటి మేడం

ఇంటర్వ్యూ ఉంటుంది ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలా మేడం

మేడం టైమింగ్స్ మేడం టైమింగ్స్ ఏమైనా ఉన్నాయా టైమింగ్స్ మేడం నైన్ టు ఫైవ్ థర్టీ ఓకే వీటిలో షిఫ్ట్లు ఏమైనా ఉంటుందా మేడం షిఫ్ట్లు ఏమైనా చేయాల్సి వస్తుందా మేడం కంపెనీలో ఓకే మేడం ఈ మధ్య రీసెంట్గా మ్యారేజ్ అయ్యింది ఒకవేళ షిఫ్ట్లు లేకుండా ఉండేవి చూడండి మేడం నాకు ఓకే పరవాలేదు నచ్చింది అంటే మళ్ళీ మా వైఫ్ కూడా జాయిన్ అవుతారు ఓకే థ్యాంక్ యూ మేడం ఎప్పుడు కలిసేది మేడం ఓకే ఓకే మేడం థ్యాంక్ యూ మేడం